పీజా బర్గర్ ప్యాన్ కేక్స్ పాాగెల్ చీజ్ బర్గర్ హాట్ డాగ్ పాప్కాార్న్ ముఫిన్ టాకోస్ శ్యాండ్విచ్ సుషీ ఆమ్లెట్ డూనట్స్ చీజ్ ఎగ్ చికెన్ వింగ్స్ స్మూతి ఆరెంజ్ జ్యూస్ ఐస్ క్రీం రైస్ కాఫీ చాక్లెట్ కేక్